మేము మా దగ్గరలో ఉన్న పట్టణానికి కరీంనగర్కు తరచుగా సందర్శిస్తు ఉంటాము మాది బిజినెస్ కాబట్టి బిజినెస్ సంబంధించిన వ్యాపారం సంబంధించిన సామానులకు కానీ లేక తదుపరి సామానులకు మేము వారానికి రెండు మూడు సార్లు దగ్గర ఉన్న కరీంనగర్ సందర్శిస్తు ఉంటాము ఇది కాక మేము షాపింగ్ కోసం కానీ లేక సినిమా మూవీస్ కోసం కానీ లేక ఎగ్జిబీషన్స్ కోసం కానీ లేక ఫంక్షన్స్ కోసం కానీ లేక ఏదన్నా బంగారం ఇంకేమైనా కొనాలనుకున్నా వాటి కోసం కానీ మేము దాదాపుగా కరీంనగర్కు సందర్శిస్తు ఉంటాము